పర్వతాలలో నాకు నచ్చిన పర్వతాలు పాపికొండ పర్వతాలు ఇవి పచ్చదనంతో చాలా అందంగా ఉంటాయి అలాగే మంచు పర్వతాలు ఉత్తర దిశనున్న పర్వతాలంటే నాకు చాలా ఇష్టం హిమాలయ పర్వతాలు ఎక్కడమంటె ఇంకా ఇష్టం వీటిని మనం జాకెట్ ద్వారా వాటికి వాటికి అనుకూలమైన అన్ని పరికరాల ద్వారా ఎక్కుతాము అలాగే మంచు పర్వతాలు గడ్డకట్టి ఐస్తో కూడి చాలా ఎత్తులో ఉంటాయి మంచ్ మంచు పడుతున్న సమయంలో ఈ పర్వతాలు ఎక్కితే చాలా ఆహ్లాదంగా ఉంటుంది అలాగే నాకు ఇష్టమైన అడవి నల్లమల్ల అడవి చాలా ఇది చాలా దట్టంగా ఉంటుంది ఇది చాలా పెద్ద అడవి ఇంకా రకరకాల అడవులు కూడా ఇష్టం శేషాచలం అడవి కూడా దీనిలో ఎన్నో పులులు సింహాలు అన్నీ ఉంటాయి ఈ అడవి చూడడానికి చాలా ద్ధట్టంగా ఉంటుంది అలాగే సూర్యాస్తమయంలో పర్వతాల పైకి ఎక్కి ఆ సూర్యూని కిరణాలు మన మీద పడుతుంటే ఆహా ఎంతో అద్భుతంగా ఉంటుంది